దోమలు మోసుకొచ్చే డెంగ్యూ మలేరియోమా మలేరియా మరియు డెంగ్యూ రాకుండా ఉండాలి అంటే మనము కొన్ని జాగ్రత్తలు పాటించాలి అవి పాటించడం వల్ల డెంగ్యూ జ్వరము మలేరియా అనేటివి రావు ఈ కాలంలో మనం బాగా చూస్తున్నాము డెంగ్యూ డెంగ్యూ మలేరియా అనేది చాలా కామన్ అయిపోయింది అదే కాకుండా చాలామంది పసిపిల్లలు కూడా చనిపోతున్నారు ఈ జ్వరాలు ఇవి రావద్దు ఈ కాలంలో అంటే మనం చేయాల్సింది ముఖ్యంగా మనం ఎప్పుడూ ఫ్రెజ్ స్నానం చేసుకొని చేతులు కడుక్కొని ఉండాలి అది కాకుండా మన ఇవి వ్యాధులు అనేటివి ఎక్కువగా దోమల వల్ల వచ్చే అవకాశం ఉంది దోమల వ దోమల వల్లనే వస్తాయి మలేరియా అనేది మలేరియా దో డెంగ్యూ రావద్దు అంటే మనం మన ఇంట్లో దోమలు రాకుండా కిటికీలకు అవి పడదలు కప్పి ఉంచాలి అది కాకుండా కిటికీలు ఎప్పుడు తిరగకూడదు అది కాకుండా మనకు డెంగ్యూ మలేరియా జ్వరం ఎలా వస్తుంది అంటే ఆ దోమలు అనేటివి పందిని కొట్టి మనకు కొడితే అప్పుడు మనకు డెంగ్యూ జ్వరం వస్తుంది డెంగ్యూ గానీ మలేరియా కానీ మలేరియా అనేది ఎలుకల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది ఈ జ్వరాలు రావద్దు అంటే మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే మనం కిటికీలను ఉంచుకోవడం అదే కాకుండా ఎప్పటికీ పౌష్టికాహారం తీసుకుంటూ మన ఈ మన ఇమ్యూన్ సిస్టం అనేది స్ట్రాంగ్గా ఉంచుకోవాలి దోమలు మోసుకొచ్చే ఈ వ్యాధుల వల్ల చాలామంది పిల్లలు చనిపోతున్నారు ప్రతి ఏటా స మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది చిన్న వయసులో ఈ జ్వరాల వల్ల ఈ డెంగ్యూ జ్వరం రావద్దంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి మన పరిసరాలను శుభ్రతతో ఉంచుకోవాలి శుభ్రత లేకపోతే దోమలు వచ్చి అక్కడే చేరుతాయి కాబట్టి మన మన చుట్టుపక్కల డ్రైనేజ్ సిస్టం అనేది కరక్ట్గా ఉంచుకోవాలి మోరిల్ అనేటివి మూసి ఉండాలి అది కాకుండా మనకు పరిసరాలలో ఎటువంటి నీ నీ క్లీ శుభ్రత ఉండట ఉంటందయితే దోమలు రావు అది కాకుండా మన ఇంట్లోకి కూడా దోమలు రాకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా మన ఇంట్లో దోమలు రాకుండా ఉండేటందుకు ఆల్ ఔటు అది కాకుండా పరదాలు దోమల బ్యాట్స్ వాటినుపయోగించాలి ఒకవేళ దోమలు వచ్చినా కుట్టకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి పడుకున్నప్పుడు కూడా మచ్చడ్ దానని ఉంటుంది నెట్ ఆ నెట్లో పడుకోవాలి అలా అయితే దోమలు మన కరిచే అవకాశం ఉండదు ఇద్ ఇది ఈ ఈ వ్యాధులను తగ్గించాలంటే మనం ఈ వ్యాధులు వస్తే మనం వెంటనే హాస్పటల్కి తీసుకువెళ్ళాలి వే లేట్ చేయకుండా వాళ్ళు రక్త పరీక్ష చేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఎంత త్వరగా ఇస్తే మన మనకు అంత త్వరగా తగ్గిపోతుంది మనం శుభ్రతతో పాటు మన శరీరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి లేకపోతే శరీరం కూడా శుభ్రంగా లేకపోతే ఈ వ్యాధి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అది కాకుండా మన శరీరాన్ని తట్టుకునేలా మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మనం ఎప్పుడు ఎప్పుడుకి పళ్ళు యాపిల్ అలాంటివి తింటూ ఉండాలి అది కాకుండా ఇలా తింటేనే మన ఆరోగ్యం మన రోగ నిరోధక శక్తి బలపడి మన శరీరంలోని ఈ ఆ డెంగ్యూ మలేరియా సెల్స్ని అంతం చేయడానికి ఉపయోగపడుతుంది ఈ డెంగ్యూ మలేరియా అనేటిది మన రక్తకణాలను క్షీణింపచేస్తుంది అందుగురించి మనం దానిమ్మ పండ్లను బాగా తినాలి అప్పుడు రక్త కణాలుతో పోటీ పడత పడతాయి మన తెల్ల రక్త కణాలని తినేస్తూ ఉంటాయి మనము డెంగ్యూ మలేరియా మనకు రావద్దు అంటే మనం మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ డెంగ్యూ మలేరియా వస్తే కూడా ఆరోగ్యం చాలా త్వరగా క్షీణించిపోతుంది మన దీని లక్షణాలు వచ్చేసి కళ్ళు ఎర్రగా అవ్వడం మనకు జ్వరం రావడం దగ్గు రావడం మనము నడవలేకపోవడం మన బీపీ తగ్గిపోవడం ఇవన్నీ దీని లక్షణాలు డెంగ్యూ మలేరియా అనేది ఈ కాలంలో చాలా కామన్ అయిపోయింది కానీ ఇవి ఇప్పటికీ చిన్న పెద్ద వాళ్ళు వస్తే తట్టుకోగలరు గానీ చిన్నవాళ్ళకి వస్తే మాత్రం ఖచ్చితంగా తట్టుకోలేరు డెంగ్యూ దోమలు డెంగ్యూ వల్లనే రావాలని కూడా లేదు వా దోమ ఇప్పుడు పండుపై వాలిందనుకో అప్పుడు మనకు కూడా వచ్చే అవకాశం ఉంది అందు గురించి మనం ఏం చేయాలి అంటే బాగా అవి దోమలు ఈగలు అనేటివి బాగా వంటింట్లో కూడా వీటిలో బగానాల పైన ఉంటాయి కాబట్టి వాటిని వాడే ముందు శుభ్రపరచాలి పళ్ళని కూడా మనం శుభ్రం చేసి తినాలి అలా అయితేనే మనకు డెంగ్యూ మలేరియా అనేది రాదు డెంగ్యూ మలేరియాకి మనం ఎంత దూరంగా ఉంటే మన ఆరోగ్యం అంత మంచిగా ఉంటుంది డెంగ్యూ మలేరియా వచ్చిన తర్వాత తగ్గిపోయినాక కూడా మనము కొన్ని రోజులు అనేది పళ్ళు అవి తినాలి ఎందుకంటే మన ఆరోగ్యాన్ని అభివృద్ధి పరచడానికి మన రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది అది వెళ్ళిపోయినా కూడా మన రోగ నిరోధక శక్తి మునుపటిలా కావాలంటే కూడా మనము తక్కువ అయినాక కూడా జాగ్రత్తలు తీసుకోవాలి రాకముందు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మన పరిశుభ్రతని మన ఇంట్లో ఉన్న సామాన్లని అన్నిటిని నీట్గా ఉంచుకుంటే డెంగ్యూ మలేరియా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అదే కాకుండా డెంగ్యూ మలేరియా వచ్చిన వాళ్ళు తుమ్మినా దగ్గినా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మనం మాస్క్ పెట్టుకోండి మన చేతులు కట్టుకొని అంతా చేయాలని నే అనుకుంటున్నా అని చెప్తున్నాను డెంగ్యూ మలేరియా వచ్చినవాళ్ళు మన ద మనకు తుమ్ము ఉన్న అదున్న తుడుచుకోవాలి వాటర్తోని శానిటైజర్ వాడాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు